మన భారతదేశంలో సంస్కృతీ సాంప్రదాయాలని ఎక్కువ నమ్ముతారు అలానే మనం చేసుకునే ప్రతీ పండగా సాంప్రదాయబద్దంగా ఉంటుందన్నమాట మనం చేసుకునే ప్రతీ పండగకీ వెనకా ఒక నిజమైన కథ ఉంటుంది అంటే దేవుడికి ఆధారంగా ఒక సంస్కృతీ బేస్ చేసుకొని రకరకాలుగా చెబుతూ ఉంటారు మన భారతదేశంలో ఎక్కడైనా సరే దైవానుకూలంగా ఉండే కథని అనుసరించి మంచి మీద మంచి చెడును వధించిన రోజు మనం జనరల్గా పండుగలని జరుపుకుంటాము అదే మన సంస్కృతి అండ్ ముఖ్యంగా భారతదేశంలో తే మహిళలకూ మంచి ప్రయారిటీ ఇస్తారు అది ఒక మంచి సంస్కృతి అండ్ అలానే వేరే వారితో పోలిస్తే మన భారతదేశంలో సంస్కృతీ సాంప్రదాయాలకి ఇచ్చే ప్రయారిటీ ఎక్కువ మన మన దేశంలో ఆడవాళ్ళు కొంచెం సా సాంప్రదాయంగా ఉంటారు పెళ్ళైన వాళ్ళు భర్తను గౌరవిస్తారు అండ్ భర్తగానీ చనిపోతే ఒక విడో అంటారు కదా అలా ఉం ఎప్పటికీ ఉండిపోతారు అండ్ సాంప్రదాయమైన వస్త్రాలని మాత్రమే ధరిస్తారు అందరినీ ఈ స్త్రీ అందరినీ ప్రతీ ఒక్కరూ స్త్రీలను గౌరవిస్తారు అది మన భారతదేశంలో ప్రముఖంగా చెప్పే సంస్కృతి అండ్ భారతదేశ సంస్కృతి చెప్పాలంటే చాలా అందమైనది కూడా ఏదైనా దైవానుకూలంగా మాత్రమే మన సంస్కృతి అనేది బయటకి రావడం జరిగింది అండ్ ఇప్పుడు అది మన అందరం పాటించగలుగుతున్నాము